నా పేరు కల్పన నేను హైదరాబాద్లో జన్మించాను నాకు ముగ్గురు అక్కలు ఒక అన్నయ్య ఉన్నారు నేను పదో తరగతి ఇంటర్ హైదరాబాద్లో చేస్ చదివాను నాకు ఇష్టమైన రంగు నీలి రంగు నాకు ఇష్టమైన ఆట షటిల్స్ నాకు ఇష్టమైనది వంట చేయడం నేను ఎక్కువగా పాటలు వింటు ఉంటాను ఎక్కువ అందరితో మాట్లాడుతు ఉంటాను పుస్తకాలు ఎక్కువగా చదువుతు ఉంటాను నేను డిగ్రీ వరకు చదువుకున్నాను నాకు పెళ్ళి అయింది నాకు ఒక బాబు ఉన్నారు బాబు స్కూల్కు వెళ్తున్నాడు మా చుట్టు పక్కల అంతా వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది